మ్యాడమ్ నేను తనుష్ వాళ్ళ మ మదర్ని మాట్లాడుతున్నాను మ్యాడమ్ గుడ్ ఈవెనింగ్ మ్యాడమ్ మ్యాడమ్ మా అబ్బాయికి ఒక త్రీ డేస్ లీవ్ కావాలి మ్యాడమ్ కొంచం ఫంక్షన్ ఉంది మ్యాడమ్ లేదు మ్యాడమ్ త్రీ డేస్ మళ్ళీ తీసుకి వచ్చేస్తాం మ్యాడమ్ ఎప్పుడు ఉన్నాయి మ్యాడమ్ ఎగ్జామ్స్ అట్లనే అతనికి కొంచం కాఫ్ ఉంది మ్యాడమ్ హాస్పిటల్ల్లో చూపించుకోవాలి అని లేదు మ్యాడమ్ మేము ఎక్కువగా అడగలేదు మీకు పర్మిషన్ ఇప్పుడే అడుగుతున్నాం కొంచం అర్జెంట్ ఉందని అతనికి తెలియదు మ్యాడమ్ మేము ఇంటికి తీసుకెళ్తాం అని మేమే అడుగుతున్నాం అంతే కొంచం హెల్త్ కూడా బాలేదు మ్యాడమ్ అతనికి హెల్త్ కూడా బాలేదని చెప్తున్నాం కదా మ్యాడమ్ అందుకని అడుగుతున్నాం

సరే మ్యాడమ్ థ్యాంక్ యూ ఓకే మ్యాడమ్